వ్యవసాయానికి నీరు చాలా అవసరం వ్యవసాయం చేయడానికి నీరు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నీరు లేకుండా వ్యవసాయం చేయడం అనేది చాలా అరుదు చాలా కష్టమైన పని అది కుదరని పని అందుకే వ్యవసాయం వ్యవసాయానికి నీరు ఎంతో అవసరం నీరు ఎలా వస్తుంది అంటే వర్షాలు పడుతాయి లేదా బావులు తవ్వుకుంటారు రైతులు లేదా కాలువల నుంచి నీరు సేకరిస్తారు లేదా గుంటల నుంచి చెరువుల నుంచి కట్టల నుంచి గుంటల నుంచి అలాగే వేరు వేరు రకాలుగా బోర్ల నుంచి బోర్ వేసి ఇంకా చాలా రకాలుగా రైతులు వ్యవసాయం కోసం నీరు సేకరిస్తారు అలాగే దానికోసం గవర్నమెంట్ కొన్ని డ్యాములు నదులు అలా నీళ్ళని స్టోర్ చేయడానికి కట్టించాయి నీరు రైతులకు తక్కువ అయినప్పుడు గవ గవర్నమెంట్ ప్రభుత్వం ఆ నీరుని రైతులకు అందజేస్తుంది అలాగే వర్షాకాలం వేసి రైతులకు చాలా ఇబ్బంది ఏమి ఉండదు నీరు తోని వర్షాలు కురుస్తాయి కాబట్టి

అప్పుడే సర్కారు గవర్నమెంట్ డ్యాముల్లో అలా వాటర్ ప్లాంట్స్లో నీరు సేకరించి ఉంచుతారు ముందుగానే వీటిని మళ్లీ ఎండాకాలం రైతులకు కొన్ని ప్రదేశాలకు సరిపోనీ నీరు వ్యవసాయానికి నీరు సరిపోనీ ప్రదేశాలకు ఈ నీరుని వదులుతారు అలా చేయడం వల్ల రైతులకు నీటితోని ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే రైతులు వారి జాగలో వ్యవసాయం చేయడం కోసం బావులు లేదా బోర్లు వారి సొంత పైసలతో వేయించుకోవడం జరుగుతుంది ఒక రైతు తన బావిలో నుంచి నీరు తీసుకొని పంట పండించడం జరుగుతుంది ఆ బావిలో నీళ్లు ఊరడం అనేది అతను ఆ బాగా ఆ రైతు ఉన్న పొలం జాగను బట్టి ఆ స్థలాన్ని బట్టి నీళ్ళెంతో ఊర గలవు బాయిలో ఎన్ని ఎకరాల నీరు సరిపోవడాన్ని రైతులకు తెలుస్తుంది అలాగే బావులు ఎంత లోతుగా ఉంటే అంత నీళ్ళు ఎక్కువ ఊరుతాయని తెలియజేస్తున్నాను అలాగే బోర్ వేసుకొని కూడా నీళ్ళు సేకరించ వచ్చు అలాగే ఇంకా వ్యవసాయం చేయడం అనేది అందరితోని కాని పని అది వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం అయిన పని అది అందరితోని కాదు ఎండా నీడ వాన అనుకో వ్యవసాయం చేయడం జరుగుతుంది అలాగే వ్యవసాయానికి నీరు ఎంత అవసరం అనేది మీకు తెలియడం జరిగింది భూమికి మనం రైతులు వేసే నీరు

ఎంత సాగునీరు అవసరం ఉన్నదనేది రైతులకు తెలియడం జరుగుతుంది వ్యవసాయం ప్రణాళికలో మొదట నీటితోనే మొదలవుతుంది ముందు భూమిని తడపాలి భూమిని తడపడం వల్ల భూమిలో ఇంతకు ముందు ఇచ్చిన పంట కా ని లేదా భూమిని మంచి కలగలపడానికి ఉపయోగపడుతుంది నీరుతోని మొదటి ప్రక్రియలో నీరే ముఖ్యం తర్వాత దున్ని మళ్లీ నీరు పెట్టడం జరుగుతుంది నీరు భూమి ఇగ్గుకున్న కొద్ది నీరు అనేది పెట్టడం జరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ ఈ నాలుగు నెలల పంటలో నాలుగు నెలల వ్యవసాయ పంటలు దాదాపు రెండున్నర నెలలు మూడు నెలల వరకు నీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది పంట పొలాల్లో అలా దున్నాక మళ్ళీ నాటు వేయడం జరుగుతుంది నాటు వేసాక మళ్ళీ నీళ్ళు పెట్టడం జరుగుతుంది అవసరం ఉన్నన్ని నీరు మళ్ళీ వ్యవసాయంకి అవసరం ఉన్నన్ని నీరు మళ్ళీపెట్టడం జరుగుతుంది నీరు పెట్టాక మళ్ళీ నీరు వల్ల ఆ పొలం మధ్యలో గడ్డి అనేది రావడం జరుగుతుంది దానికి మళ్లీ కొన్ని సమ్ పెస్టిసైడ్స్ మందులు కొట్టడం జరుగుతుంది కొట్టి ఆ కొట్టిన అన్ని రోజులు రెండు రోజులు మందం నీరు ఉండదు వ్యవసాయం పొలంలో తర్వాత మళ్లీ నీరు పెట్టడం జరుగుతుంది ఆ నీరు పెట్టడం వల్ల గడ్డి చనిపోతుంది వరి అనేది పె ఎదుగుతుంది అలాగే యూరియా కోరమండల్ లాంటి ఇరవై ఇరవై లాంటి మందులు పే పెస్టిసైడ్స్ సీడ్స్ అనేది చల్లడం జరుగుతుంది పొలంలో వ్యవసాయంలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఇది ముఖ్యమైనది ఈ చల్లడం కూడా టైం టు టైం వాటర్ పెట్టడం కాని నీళ్ళు పెట్టడం కాని నీరు టైం టు టైం పెట్టడం కానీ లేదా టైం టు టైం పెస్టిసైడ్స్ సీడ్స్ ఇవ్వడం కానీ అలా చేయాలి టైం టు టైం చేయాలి ఏదైనా వ్యవసాయంలో అలా చేస్తుండగా వరి ఎదుగుతుంది ఇది కాక కోత కాస్తుంది వరి కోతకు వచ్చే ముందు నీరు తోని ఎక్కువ అవసరం ఉండదు కానీ ఆ వరి అయ్యాక వ్యవసాయానికి చాలా నీరు అవసరం ఉంటుంది అందుకోసమే వ్యవసాయానికి నీరు చాలా అవసరం అని చెప్తున్నా నీరు లేకుండా ఒక మొలక కూడా మొలవలేదు భూమిలో పొలంలో అందుకే రైతులు బావులు తవ్వుకొని లేదా బోర్లు వేసుకుని లేదంటే వేరే పక్క వారి బావిలో నుంచి నీళ్ళు తీసుకోవడం కానీ లేదా చెరువుల నుంచి కట్టాలో నుంచి అలా నీళ్ళు సేకరించి రైతులు వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది వ్యవసాయానికి ముఖ్యమైనది నీరే నీరు లేకుండా వ్యవసాయం చేయడం చాలా కష్టమైన పని కుదరని పని అందుకోసమే సర్కారు కూడా దీనికి

కావాల్సినపుడు రైతులకు నీరు కావలసినప్పుడు నీరు వదలడం అనేది జరుగుతుంది రైతులకు పొలాలకు అవసరం ఉన్నంత నీరు వాడుకుంటారు రైతులు ఎప్పుడు నీరు వేస్ట్ చేయరు వ్యవసాయానికి నీరు ఎంత ముఖ్యమో వాళ్లకు తెలుసు అందుకే వ్యవసాయం చేయాలంటే నీరు చాలా ముఖ్యమైనది నీరు లేకుండా వ్యవసాయం చేయడం అనేది సాధ్యం కాని పని